కోళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కోడి కోళ్ళ ఫారంలో కరెంటు పెడతారు కోడి కోడి పియ్యను మొత్తము శుభ్రంగా చేసిన తర్వాత కరెంటుతోని సాకు చేసి దాన్ని మంచిగా పెంపొందిస్తారు కోళ్ళను పెట్టి వాటరు దానా పోస్తారు కోడి మన ఇంట్లో పెంచుకుంటే కోడి గంపను తీసుకచ్చి మేదరోళ్ళ దగ్గర గంప కింద ఒక కవర్ వేసి నైట్ పెడతాము దాని కింద పొద్దుట కోళ్ళకు నూకలు అన్నీ వేస్తాము అవి తిని మంచిగా పెంపొందుతాయి రోజుకొక కోడి గుడ్డు పెడుతుంది దాన్ని పొదిగేస్తే పిల్లలు అవుతాయి వాటిని పెంపొందించుకోవచ్చు రోజు రోజుకు మనం దానా వేస్తే మంచిగ పెంపొందుతాయి అవి ఉన్న ప్రదేశము నీటుగా చేసుకోవాలి వాటికి ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలి